నేను స్కూల్ లేదా కాలేజీలో డ్రాయింగ్ నేర్చుకోలేదు కానీ కళారంగం గురించి తెలుసుకోవడం అర్థం చేసుకోవడం చాలా ఇష్టం మంచి కళాకారులు చదవగలిగే కాలేజీలు లేదా కోర్సుల గురించి కొంత సమాచారం ఉంది ఉదాహరణకు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలు డిజైన్ ఇన్స్టిట్యూట్స్ నా కెరియర్ విషయానికొస్తే నా ప్రధాన లక్ష్యం ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని అందించడం కళను ఆస్వాదించే వారికి సహాయం చేయడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది నేను ఎప్పుడూ కొత్త విషయాలు నర్చుకునేందుకు సిద్ధంగా ఉంటాను అలాగే ఇతరులను ప్రేరేపించేలా ఉండాలనుకుంటున్నాను